ఒక పుస్తకం యొక్క కథనం ఒకరి స్వంత జీవితంలో సంఘటనలను గుర్తుతెస్తుంది ఉదాహరణకి పుస్తకంలో వర్ణించే ఒక పాత్ర ఒక సంఘటన లేదా ఒక భావన మన గతంలో ఏదైనా తాలూకతో అ అనుభవించి ఉండుంటే అది చదివేటప్పుడు మన వ్యతిగత అనుభూతిని తెలు తెస్తుంది కొన్నిసార్లు పుస్తకం మన ఆలోచనలు మన భావోద్వేగాలు కొంతమేర కూడా అనుకూలంగా ఉంటే ఈ పుస్తకం చదివేటప్పుడు ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ మనకి నెమరవేరుస్తుంది ఉదాహరణనికి ది ఆల్కమిస్ట్ అనే పుస్తకం ఇదోక యువకుడి కలలు లక్ష్యాల గురించి ఉంటుంది మనం అది చదివేటప్పుడు అదేవిధంగా మనందరి సొంత కలలు అశయాలు ఉంటాయి ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు మన జీవితంలో కూడా అదే రీతిలో ఏదన్నా ప్రయాణం ఉంటే అది మనకు గుర్తు చేేస్తుంది పుస్తకాలు కొన్నిసార్లు మనల్ని మన జీవితంలో అనేక ఘట్టాలను మళ్ళీ జీవింపజేస్తాయి మన జ్ఞాపకాలను భావాలను తీయని సమ సందర్భాలను అన్నీ మళ్ళీ ప్రతిబింబిస్తాయి ఇది గమనిస్తే పుస్తకాలు మన జీవితానికి ఒక దారి చూపేవి కావచ్చు ఇవి మనలో ఉన్న అనుభవాలను భావాలను మరింత గాఢంగా చేరుకునేలా చేస్తాయి